హలో హలో గుడ్ ఈవినింగ్ అమ్మ అవునమ్మ మీరు ఎవరు చెప్పమ్మ టైమ్ ఎంత అవుతుంది మీ అమ్మాయికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మ ఇప్పుడు మీరు తిరుపతి అది ఇది అంటే ఎట్లమ్మ ఆ అమ్మాయి స్టడీ ఇబ్బంది అవుతుంది కదా

ఇంకొక పదిహేను రోజులలో మీ అమ్మాయికి పరీక్షలు ప్రారంభమవుతాయి కదా ఆ రెండు రోజులలో మీ అమ్మాయికి ఏమన్న ఇట్ల చదువు మీద ఇంట్రస్ట్ పోతే ఎట్ల అమ్మ మరి ఓకే చదివించే బాధ్యత మీదే అమ్మ మరి ఎన్ని రోజులు తీసుకు వెళ్తరు ఎన్ని రోజులు వెళ్తున్నారు అమ్మ తిరుపతికి మీ అమ్మాయికి సరిపడ పుస్తకాలు తీసుకొని ఆ వి ఆ విహారయాత్రలో తగినట్టుగా చదువించి ఉంచండి పరీక్షలు వస్తున్నాయి కాబట్టి అదే అమ్మ పరీక్షలు ఉన్నాయి కాబట్టి తీసుకు వెళ్ళి తొందరగా తీసుకొని రండి రెండు రోజులలో పుస్తకాలను తీసుకు వెళ్ళి చదివించండి మీదే బాధ్యత అది రేపు తీసుకు వెళ్ళి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ డే తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ప్రెసెంట్ కావాలమ్మ మౌనిక లెటర్ రాసి పుస్తకాలను కూడా తీసుకొని వెళ్ళండి అమ్మ సరే అమ్మ ఓకే మీ అమ్మాయి బాగా చదువువుతుంది అమ్మ మీరే ఇప్పటికి ఇట్ల బయటికి తీసుకుపోతే ఏమి చదువుతారు అమ్మ పరీక్షల సమయంలో అదే అమ్మా ఇప్పుడు ఒకసారి కాబట్టి పంపిస్తున్నాను ఇంకొకసారి ఏమి పంపనమ్మా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి పుస్తకాలు తీసుకుని వెళ్ళండి ఓకే అమ్మ